హలో ఎవరు అవునండి చెప్పండి మీకేవిధంగా సహాయపడగలను ఏ గ్రూప్ అండి ఏబీ నెగిటివ్ అవైలబుల్టీలో ఉందండి ఏ వయస్సు వాళ్ళకి ఓకే అండి ఏ అడ్రస్కి అండి మీరొచ్చి తీసుకుంటారా థర్టీ కిలోమీటర్సా కొంచెం స్టోర్ చేసుంచాలండి మీరు తొందరగా వస్తే మంచిది మ్యాగ్జిమమ్ టెన్కి ఓపెన్ చేస్తారు కదా మీరు ఎంత వేగంగా వస్తే అంత వేగంగా మంచిదండి ఓకే అండి తొందరగా వచ్చేటట్టు చూడండి ఓకే అండి